నేను నాకు ఇష్టమైన సినిమా స్టార్ ను పర్సనల్ గా కలవాలనుకుంటున్నాను అతని పేరు ఏమంటే చిరంజీవి గారిని నేను పర్సనల్ గా కలవాలనుకుంటున్నాను వారిని నేను కలిస్తే చాలా ప్రశ్నలు అడుగుతానండి ప్రశ్న విషయానికి వస్తే సార్ మీరు ఇన్ని సినిమాలు తీశారు కదా ఇన్ని సినిమాలు తీసి సక్సెస్ అవ్వడానికి గల కారణమేంటి సార్ అని నేను మొదటిగా చిరంజీవి గారిని అడుగుతానండి ఎందుకంటే ఆయన ఎన్నో సినిమాలు తీశారండి ఆ సినిమాలు అన్నీ హిట్ అవుతూనే వస్తున్నాయి కాని ఒకటి కూడా ఫ్లాప్ కాలేదండి అది ఎందుకో తెలీదండి అన్ని సినిమాలు తీసిన ఆయన ఇంత గొప్ప సక్సెస్ సినీ ఇండస్ట్రీ కి దేవుడు లాగా ఉన్నారండి ఈ చిరంజీవిగారు అలాంటి వ్యక్తిని మనం కలవడమే మన యొక్క అదృష్టంగా మనము భావించవచ్చు